భారతీయ రవాణా వ్యవస్థ అనేది ఒక విభిన్నమైన మరియు విస్తృతమైన వ్యవస్థ ఇది రోడ్లు రైళ్ళు విమానాలు మరియు నీటి మార్గాల ద్వారా ప్రజలు మరియు సరుకులను రవాణా చేస్తుంది ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రవాణా వ్యవస్థలలో ఒకటి మరియు ఇది ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఐదు బిలియన్లకు పైగా ప్రయాణికులను మరియు పది బిలియన్ టన్నులకు పైగా సరుకులను రవాణా చేస్తుంది ప్రస్తుతం భారతీయ రవాణా వ్యవస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది వీటిలో కొన్ని చెప్పుకోవలసినవి ఉన్నాయి వాటిలో ముందుగా రద్దీ భారతదేశం యొక్క వేగంగా పెరుగుతున్న జనాభా మరియు ఆర్థిక వృద్ధి రవాణా సౌకర్యాలపై ఒత్తిడిని పెంచుతుంది రోడ్లు రైళ్ళు మరియు విమానాశ్రయాలు అన్నింటిపై రద్దీ పెరుగుతుంది ఇది ప్రయాణ సమయం మరియు ఖర్చును పెంచుతుంది నాణ్యత భారతీయ రవాణా వ్యవస్థ యొక్క నాణ్యత కూడా సవాలుగా ఉంది రోడ్లు తరుచుగా పాడైపోతాయి రైళ్ళు కొన్నిసార్లు ఆలస్యంగా ఉంటాయి మరియు విమానాలు కొన్నిసార్లు రద్దీగా ఉంటాయి సుస్థిరత భారత భారతీయ రవాణా వ్యవస్థ సుస్థిరత యొక్క సవాలును కూడా ఎదుర్కొంటుంది రవాణా వ్యవస్థ నుండి వచ్చే వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం పెరుగుతుంది అయితే భారతీయ రవాణా వ్యవస్థకు అనే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశం యొక్క వేగంగా పెరుగుతున్న ఆర్థిక వృద్ధి రవాణా వ్యవస్థకు మరింత పెట్టుబడులకు దారితీస్తుంది ఈ పెట్టుబడులు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి మరియు సుస్థిరతను మెరుగుపరచడానికి సహాయపడతాయి భారతీయ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అవి ఎలాంటివి అంటే రవాణా సొకర్యాలను విస్ విస్తరించడానికి మరియు మెరుగుపరచడానికి పెట్టుబడులు చేయాలి సుస్థిర రవాణా మార్గాలను ప్రోత్సహించాలి వీటిలో ప్రజలు మరియు సరుకులను రవాణా చేయడానికి నడక సైకిల్ రైలు మరియు నీటి మార్గాలు ఉపయోగించాలి రవాణా వ్యవస్థను సులభతరం చేయడానికి మరియు అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించాలి